హలో ఇది బెంగలూరు బేకరీ షాపేనా అండి మాకు కేక్ కావాలండి బర్త్డే స్పెషల్కి చాక్లెట్ కేకు కావాలండి ఒకటి చాక్లెట్ కేకు ఒకటి కూల్ కేకు టూ కే జీస్ చాక్లెట్ కేకు కూల్ కేక్ వచ్చేసి వన్ కే జీ కాస్ట్ ఎంత పడుతుందండి చాక్లెట్ కేకా కూల్ కేక్ రెండు బర్త్డే ఉంది డెలివరీ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మార్చ్ మా అడ్రస్ వచ్చేసి తాడిపత్రి అండి సరే సరే ఫోన్పే చేస్తామండి మీరు కేక్స్